నాకు ప్రత్యేకమైన నైపుణ్యం ఏమైన ఉన్నదా అంటే అండి నేను ఈ తబలాని అయితే బాగా వాయించగలను అండి సంగీత పరంగా

ఈ తబలా అనేది ఏంటి అంటే ఎక్కువ ఇది తోలుతో చేయబడిన ఒ ఒక డప్పు లాంటిది అండి తబలా అనేది ఈ తబలాని ప్లే చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఈ తబలాని వాయించాలని చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ ఉండేది అండి ఆ ఆశ మేరకు నేను ఏం చేసానంటే నా చిన్న వయసులో నా తల్లితండ్రుల ఏడ్చి ఏడ్చి ఏడ్చి పడగా నా తల్లితండ్రులు ఒక చిన్న తబలా కొన్నారు అండి ఆ తబలాను పట్టుకోని నాకున్న యొక్క నా లక్ష్యం ఏంటి అంటే అర్జెంట్గా తబలా నేర్చుకోవాలండి తబలా నేర్చుకోకపోతే నాకు ఇంకా నిదరట్టేది కాదు సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేసేవాడిని అంటే ఆ చిన్న తబలా మీదే కూర్చునే వాడిని అనమాట చదువుకు కూడా అంత సమయం ఎప్పుడూ ఇవ్వలేకపోయాను అండి ఆ వయసులో ఇలాగా నా యొక్క నేనిలాగా ఈ తబలా వాయించగల ఈ ఈ నైపుణ్యతను నేను మెల్లిమెల్లిగా సాధనం సాధకం చేయడం మొదలు పెట్టాను అండి నేనొక గురువుగారి దగ్గరకు వెళ్ళి ఈ తబలా ప్లే చేయడము అనేది నేర్చుకోవడం జరిగే జరిగేది అండి ఆ గురువుగారు చాలా బాగా చెప్పారు ఆయన పేరేంటంటే సి వీరేశలింగము గారు అండీ ఆయన పేరు ఆయన ఈ తబలా అనేది చాలా చమత్కారంగా వాయించగలిగేవారు అండి ఈయన ఈయన దగ్గర కొన్ని సంవత్సరాలు ఈయన దగ్గర నేను శిష్యునిగా ఉన్నానండి కొన్ని సంవత్సరాలు ఆయన ఆయన చేసే ప్రతీ పని కూడా తన్ నేను చేయగలనండి ఆయన వాయించగలిగే ప్రతీ తాళం కూడా నేను నాకు ఆయన నేర్పించాడు అండి నిస్వార్ధంగా నేర్పించారు అండి ఆయన నాకు ఆయన వలనే నేను ఈ ఈ దినాన యిట్టివిధముగా తబలానైతే నేను వాయించడం జరుగుతుంది అదే కాకుండా దీన్ని సాధకం చేసి దీన్ని నా నేనింకా నెక్స్ట్ లెవెల్కి తీసుకు వెళ్ళడానికి ఎంతో కృషి చేసాను అండి కొన్నైతే కొన్ని రాత్రుళ్ళు అయితే ఆ తబలా దగ్గరే కూర్చోని వాయించి వాయించి వాయించి ఆ తబలా దగ్గరే నిద్రపోయేవాడినండి నేను మా అమ్మా నాన్నకి అర్ధమయ్యేది కాదు ఎందుకిలా నువ్విలా పిచ్చెక్కి పిచ్చోడిలా ప్రవర్తిస్తావు అన్న రోజులు కూడా చాలా ఉన్నాయి అండి ఇలాగ నేను ఏం చేసాను అంటే ఇంక మెల్లిమెల్లిగా అలా అభివృద్ధి పొందుకుంటూ నా అభిలాషపై నేను మనసు పెట్టి చివరికి ఎలాగైతేనండి మంచి తబలాగా ప్లే చమత్కారంగా వాయించగలిగే వ్యక్తిలా తయారయ్యాను